మా గ్రామంలో జాతరోస్తవాలు జరుగుతాయి వినాయకుని ఉత్సవాలు మరియు మహాలక్ష్మి ఉత్సవాలు ఎక్కువగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో భాగంగా మా గ్రామం మొత్తం తిరుగుతూ చేస్తారు ఇందులో పులి బొమ్మల వేషాలు అలాగే దేవుళ్ళ వేషాలు వేసుకొని తిరుగుతారు అదేవిధంగా డోలు వాయిధ్యాలతో పాటలు పాడుతూ నాట్యం చేస్తూ తిరుగుతారు అదే విధంగా మా గ్రామంలో సంక్రాంతి పండగ బాగా ఘణంగా చేస్తారు ఈ పండుగలో కోడి పందాల పోటీలు ఎక్కువగా వేస్తారు అదే విధంగా పొట్టేళ్ళు పోటీలు ఇవి కూడా వేస్తారు వీటితో పాటు వీటితో పాటు గుండాట కూడా ఆడుతారు ఇది మేము చాలా బాగా ఆనందంగా జరుపుకుంటాము ఇది రావడం వల్ల మా ఇంట్లో పిండి వంటకాలు అనేకరకమైనవి వండుకొని తింటూ ఉంటాము అదే విధంగా ఈ పండగకి మా బంధువులు అందరూ మా ఇంటికి వచ్చి ఆనందంగా గడుపుతారు ఈ పండుగ ఎప్పుడు వస్తుం దని మేము ఎదురుచూస్తూ వుంటాము